నమస్కారమండి మాకు పళ్ళు కావాలండి మీదగ్గర ఏమేమి పళ్ళు ఉన్నాయండి నాకు మామిడిపళ్ళు రెండు కిలోలు దానిమ్మపళ్ళు రెండు కిలోలు బొప్పాయిపళ్ళు రెండు కిలోలు కావాలండి నాకు ఈ మూడు ఆరు కిలోలు కావాలి అండి నాకు ఏం ప్రతీ పండు ఫ్రెష్గా ఉండేటట్టు చూడండి తాజా పళ్ళు కావాలి చెప్పండి సరేనండి

సరే అండి ఇన్ని పళ్ళు తీసుకుంటున్నాను కందండి కొంచెం ధరని తగ్గించచ్చు కదా సరే అండి మొత్తం ఏడువందలు రూపాయలు కదండి సరే తీస్కోండి ఇవ్వండి ధన్యవాదాలండి